తెలంగాణలో విద్యా రంగంలో పనిచేయడానికి చాలా అవకాశాలు ఉంటాయి టీచర్స్ లాగా స్టాఫ్ లాగా చాలా అవకాశాలు ఉంటాయి ఇప్పుడు ప్రిన్సిపల్ కూడా అవకాశం ఉంటుంది అన్నమాట ప్రిన్సిపల్ ఏం చేస్తాడు అంటే మొత్తం స్కూల్ని మొత్తం తనే పెద్ద అన్నమాట స్కూల్ని మొత్తం తానే పరిపాలిస్తూ ఉంటాడు అంటే మొత్తం పిల్లలకు ఏమేమి కావాలి ఏమేమి అవసరాలు ఉన్నాయి ఏమేమి వసతులు కావాలి పిల్లలు మంచిగా చదువుకుంటున్నారా లేదా ఇవన్నీ ప్రిన్సిపలే చూసుకుంటాడు అన్నమాట అలాగే టీచరు కూడా తనకు కూడా చాలా పని ఉంటుంది అంటే ఆమె కూడా ఏమేమి చెప్పిందో పిల్లలకు రోజు ఏమేమి చెప్తుంది ఏమేమి పాఠాలు చెప్తుంది అది కూడా తను కూడా ఒక టీచర్ యాసిటీస్గా నోట్స్ రాసుకోవాలి ఆమెకి అంటూ ఒక డైరీ మైన్టైన్ చేయాలంటే రోజూ కాలేజ్లోకి వచ్చి ఏం చెబుతుంది పిల్లలకి అని ఆమె కూడా నోట్స్ రాసుకుంటూ ఉండాలి అన్నమాట మళ్ళీ ఒక కొత్త సంవత్సరం స్టార్ట్ అయింది అంటే టీచర్సు న్యూ కొత్తగా అడ్మిషన్స్ తీసుకోవాలి అన్నమాట అడ్మిషన్స్లో కూడా చాలా పని ఉంటుంది అలాగే టీచర్స్కి చాలా వ్రాత పనికూడా ఉంటుంది అన్నమాట అంటే రిజిస్టర్స్ వ్రాయాలి పిల్లలకు అడ్మిషన్స్ ఇవ్వాలి స్కాలర్షిప్ పంపించాలి చాలా వ్రాత పని ఉంటుంది అన్నమాట అట్లాగే ఎగ్జామ్స్ అప్పుడు కూడా ఎగ్జామ్స్ అప్పుడు కూడా వాళ్ళ కరక్ట్ పేపర్ కరెక్షన్స్ చేయాలి అలాగే వాళ్ళని సీట్ అలాట్మెంట్ ఎట్లా చేయాలనేది కూడా ఇది కూడా వ్రాత పని లాగానే అన్నమాట టీచర్స్ టీచర్స్ అనే కాదు విద్యా రంగంలో చాలా ఉంటాయి అన్నమాట టీచర్సు సీనియర్ యూఎస్ఏ ఎడ్యుకేషనల్ కౌన్సిలర్ కూడా మళ్ళీ సీనియర్ ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ స్టాఫ్ క్లాస్ టీచర్ ఇట్లా చాలా మంది ఉంటారు అన్నమాట ఇలా వీళ్ళందరూ కూడా విద్యా రంగంలో పనిచేయడానికి ఉ ఊన్నవారే అన్నమాట టీచర్ అంటే పిల్లలకు మంచి లెసన్స్ చెప్పి వాళ్ళని బాగా మోటివేట్ అంటే వాళ్ళను బాగా ప్రోత్సహించి వాళ్ళకు మంచి నాలెడ్జ్ని అంటే వాళ్ళకు మంచి నాలెడ్జ్ని ఇచ్చి వాళ్ళని బాగా ప్రోత్సహిస్తూ ఉండాలి అన్నమాట వాళ్ళకు తెలియని విషయాలని తెలియజేస్తూ వాళ్ళకు అన్నీ అర్ధం అయ్యేటట్టు చెబుతూ ఉండాలి అన్నమాట ప్రిన్సిపల్ ఏమో టీచర్సు మంచిగా చూస్తుర్రా పిల్లలకు మంచిగా చదువు చెప్తుర్రా ఆ సమయానికి పిల్లలని పాఠాలు చెప్తుర్రా పిల్లలకు అర్థం అయ్యేటట్టు చెప్తుర్రా పిల్లలకు మళ్ళీ పిల్లలకి ఇంకేమైనా అవసరాలు ఉన్నాయా ఎట్లా అంటే ఇప్పుడు ఉదాహరణకు మ ఒక స్కూల్లో పిల్లలు వాష్రూమ్ పోవడానికి వాష్రూమ్స్ లేవు అనుకో ఆ వాష్రూమ్స్ కట్టించాలి మళ్ళీ తాగడానికి ఫిల్టర్ వాటర్ లేవని అనుకుందాము ఆ ఫిల్టర్ వాటర్ ప్లాంట్ కట్టించాలి ఇట్లా పిల్లలకు ఏవేవి అవసరాలు ఉన్నాయో అవన్నీ అవసరాలు తీరుస్తూ ఉండాలి అన్నమాట ప్రిన్సిపల్ ఇవన్నీ తెలంగాణ ప్రభుత్వ గవర్నమెంట్ ఇస్తూ ఉంటుంది కాబట్టి ఇవన్నీ ప్రిన్సిపల్ గవర్నమెంట్ నుంచి తీసుకోవాలి అన్నమాట ఇవన్నీ చేస్తుంటాడడు అన్నమాట అలాగే కొత్త సంవ అంటే కొత్త పిల్లలని అలా బడిలో జా అంటే తీసుకోవాలి అంటే వాళ్ళకి అడ్మిషన్స్ ఇవ్వాలి వాళ్ళు ఇంతకుముందు మార్క్స్ ఎట్లా ఉన్నాయో చూసి వాళ్ళు ఎన్ని మార్క్స్ తెచ్చుకున్రోనా చూసి ఆ మార్క్లని బట్టి వాళ్ళని కాలేజ్లో జాయిన్ చేసుకోవాలి అన్నమాట ఇవన్నీ టీచర్సే చేస్తుంటారు అన్నమాట వీళ్ళకు అంతులేని వ్రాతపని కూడా ఉంటుంది మళ్ళీ టీచర్స్ ఇంకా వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉండాలి వాళ్ళ వాళ్ళకు ఎందులో అయితే ఎక్కువ అంటే ఇంట్రెస్ట్ ఎందులో ఎక్కువ శ్రద్ద చేస్తుర్రో అందులో ఇంకా ఎక్కువ బాగా వాళ్ళని బాగా ప్రోత్సహిస్తూ ఉండాలి అప్పుడు వాళ్ళకు నచ్చిన దాంట్లో ఆ రంగంలో వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అన్నమాట ఇప్పుడు వాళ్ళకు రాని దానిమీద ఒత్తిడి చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కంటే వాళ్ళకి వచ్చినా దాంట్లోనే బాగా వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళని చెప్పడం వల్ల వాళ్ళు ఇంకా ఎక్కువ వాళ్ళు ఇంకా ఎక్కువ ఎక్కువ ఉపయోగం అంటే ఇంకా ఎక్కువ పెద్ద స్థాయిలో పోవడానికి ఉపయోగిస్తారు అన్నమాట ఇవన్నీ టీచర్ చేస్తుంది అన్నమాట ఇంకా పిల్లలకు ఇంకేమైనా అవసరాలు ఉన్నాయా ఇంకా కొందరేమో వాళ్ళ పిల్లలని అంటే కొంత మంది పిల్లలు సరిగా చదవరు అన్నామాట వాళ్ళని కూడా అంటే తక్కువ చూడకుండా వాళ్ళని కూడా వాళ్ళకి వెళ్ళి ఇంట్రెస్ట్ ఉందా అది చూసి వాళ్ళని అది అంటే అందులో ఉన్న రంగం ఆ ఏ రంగంలో అయితే వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారో ఆ రంగంలో వాళ్ళని బాగా ప్రోత్సహించి వాళ్ళని గొప్ప స్థాయికి తీసుకురావాలి ఇంకా